ఆంధ్రప్రదేశ్ క్రీడారంగం గురించి మాట్లాడాలంటే మన మనకి చాలా స్పోర్ట్స్ అనేవి ఉన్నాయి లైక్ కబడ్డీ క్రికెట్ హాకీ ఆర్చరీ ఫుట్బాల్ ఎక్సెట్రా చాలా ఉన్నాయి వీటికొచ్చేసరికి మెయిన్గా అవినీతి అనేది చాలా పెరిగిపోయింది ఈ క్రీడా క్రీడాకారులని తీసుకునేటప్పుడు బాగా ఆడేవాళ్ళని కాకుండా నెపోటిజమ్ లాగా డబ్బులిచ్చే వాళ్ళని తీసుకోటం ఇలా చేస్తన్నారు ఎంత ఆడినా కానీ రా ఇలా క్రికెట్కి క్రికెట్స్కి సంబంధించి రంజీ ట్రోఫీలో బాగా ఆడి నిరూపించుకునేవాడికంటే బాగా డబ్బులిచ్చే వాళ్ళని తీసుకోటం బాగా అది అవినీతి ఇలాంటి వాళ్ళ గురించి బా ఈ ఇంటిగ్రిటీ యూనిట్ అనేది వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకుని వాళ్ళని బాగా పనిష్ చేయాలి అలాంటి అవినీతి పాల్గొనే వాళ్ళని ప అవినీతి పాల్గొనే వాళ్ళనీ కొంచెం మనం తలమీనా చర్యలు తీసుకోవాలి అండ్ కమింగ్ టూ ద పాయింట్ నెపోటిజమ్కొచ్చేసరికి బంధుప్రీతి బంధుప్రీతికొచ్చేసరికి వారి వారి కొడుకుల్ని వాళ్ళ కొడుకుల్ని వారి వారి కొడుకుల్ని తీసుకోటమనేది చాలా తప్పు వాళ్ళ కొడుకుకి టాలెంట్ ఉంటే అతను నిరూపించుకొని రావాలి కానీ ఇలాగా నెపోటిజమ్ ద్వారా రావటమనేది ఈ చాలా తప్పు అలా కాకుండా వారికి వారు వచ్చేటట్టు చేసుకోవాలి ఇంటిగ్రిటీ

దుష్ప్రవర్తన ఈ క్రీడాకారులొచ్చేసరికి వారి దుష్ప్రవర్తన అనేది మార్చుకోవాలి వారి యొక్క సీనియర్స్కి వాళ్ళు రెస్పెక్ట్ ఇవాలి వారి యొక్క రిఫరీస్కి వాళ్ళు వారు రెస్పెక్ట్ ఇవ్వాలి రెస్పెక్ట్ ఇవ్వకుండా చేసే ఏదీ వ అలాంటివారికి రె రెస్పెక్ట్ అనేది నేర్పియ్యాలి వారి యొక్క ప్రవర్తన అనేది బాగుండాలి అవినీతి బంధుప్రీతి దుష్ప్రవర్తన అనేది ఈ క్రీడారంగంలో లేనంత వరకు క్రీడారంగం బాగుపడుతుంది ఇంటిగ్రిటీ యూనిట్ ఇంటిగ్రిటీ యూనిట్ అనేది ఇంటిగ్రిటీ యూనిట్ అనేది ఒకటి స్థాపించి దానికి జరగాల్సిందనేది చూడాలి దాని గురించి బాగా ఇంటిగ్రిటీ యూనిట్ ద్వారా మనం ఈ క్రీడారంగంలో ఏయైతే కలుపు మొక్కలున్నాయో దాన్ని ఇది బాగా నిర్ నిరూపించి నిర్లూభించింది